నా పేరు వెన్నెల అండి నేను పుట్టింది పెరిగింది అంతా వచ్చేసి పుత్తూరే అమ్ నాన్నగారు అమ్మగారు ఉన్నారు నాన్నగారు పేరొచ్చేసి యోగానందము అమ్మగారు పేరొచ్చేసి సెల్మీ నాకు తోడబుట్టినోళ్ళు ఇద్దరు ఉన్నారు అనమాట ఒక అన్నయ్యా ఒక తమ్ముడు అన్నపేరొచ్చేసి మోహన్ తమ్ముడు పేరొచ్చేసి తిలక్కు తాతయ్య నాన్నమ్మ ఉన్నారు తాతయ్య పేరొచ్చేసి ముద్దుకృష్ణను నాన్నమ్మ పేరొచ్చేసి గౌరమ్మ ఇంకా నాన్నగారికి తోడబుట్టి తోడబుట్టిన ఒకతను ఉన్నాడు మా బాబాయి చంద్రశేఖరు తన వైఫ్ పేరొచ్చేసి జగదీ వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు దణేష్ అండ్ తర్వాత వచ్చేసి అక్షయ వాళ్ళు చెన్నైలో సెటిల్ అయిపోయారు తను చెన్నైలోనే వర్కు చేస్తాడు మా బాబయ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా వాళ్ళు విల్లివాకంలోనే సెటిల్ అయిపోయారు అక్కడే ఉన్నారు ఆ అమ్మాయి ఆమె అక్షయ వచ్చేసి ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తుంది దనేష్ వచ్చేసి ప్లస్ వన్ ఇప్పుడే జాయిన్ అయ్యాడన్నమాట అన్నయ్య నా అన్నయ్య వచ్చేసి తనకి మ్యారేజ్ అయిపోయింది నా వదిన పేరొచ్చేసి రమ్య వాళ్లు ఇద్దరు బ్యాంగ్లూరులోనే సెటిల్ అయిపోయారు ఇద్దరు అక్కడే జాబ్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి నా తమ్ముడు తమ్ముడికి పెళ్లి అయిపోయింది ఈ సంవత్సరమే అయ్యింది తన పేరొచ్చేసి రేణు వాళ్లు చెన్నైలో వర్క్ చేస్తున్నారు ఇద్దరు వాళ్లు విల్లివాకంలోనే ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు నాకు పెళ్లైపోయింది నా హస్బెండ్ పేరొచ్చేసి కిరణు నాకొక బాబు ఉన్నాడు తన పేరొచ్చేసి హయాను తను ఇప్పుడే ఎల్కెజి చదువుతున్నాడు అమ్మ నాన్న పుత్తూరులో సొంతింట్లోనే ఉంటున్నారు మేమందరం పెళ్లైపోయి మెమ్ మెమ్ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాము వీళ్ళు అక్కడే ఉన్నారు మా సొంతింట్లోనే నాకు అమ్మగారు దగ్గరే కాబట్టి నేనెళ్లి చూస్తూ ఉంటాను నాన్నగారు ఫస్టు టీ షాప్ పెట్టు పెట్టుకుని మమల్ని పోషించారు బాబాయిని కూడా ఆయన టీ షాపు లోనే కష్టపడే మమ్మల్నందరిని చదివించాడు బాబాయిని కూడా చదివించింది ఆయనే కాని మా బబాయ్ మాకేమి హెల్ప్ చేయలేదు నాన్నగారికి ఎప్పుడూ ఇప్పుడు లేదు షాపు పెట్టట్లేదు తనకి షుగరుంది హార్ట్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి తను ఇంట్లోనే ఉంటున్నాడు ఖర్చులుకి ఇస్తున్నారు అన్నయ తమ్ముడు బట్ వాళ్ళకి సరిపోవట్లేదు నావల్లే అయిన సహాయం నేను చేస్తున్నాను నా నా బాబొచ్చేసి చాలా అల్లరి పిల్లాడు హయాను తనకి తరచూ బాలేకుండా వస్తుంటుంది హెల్త్ అది పిల్లలకి కామనే రావడము చా అదే దసరా హాలిడేసు కి బాగా ఎంజాయ్ చేసి సార్ కి బాగాలేకుండా వచ్చింది ఇన్నిరోజులు స్కూలుకి పోలేదు ఈ రోజే పంపించాను స్కూలు కి వెళ్లాడు చాలా అల్లరి పిల్లాడు మా అత్తగారు మామగారు వచ్చేసి మా అత్తయ్య పేరొచ్చేసి అనసూయమ్మ మా మామగారు పేరొచ్చేసి మునికృష్ణయ్య మాది లవ్ మ్యారేజ్ అనమాట నేను డిగ్రీ చదివేటప్పటినుంచే మా ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను మా నాన్నగారు ఒప్పుకోలేదు వాళ్లు వేరే క్యాస్ట్ మేము వేరే క్యాస్ట్ గొడవేసి పోరాడి ఎలాగో నైన్ ఇయర్స్ వెయిట్ చేసి మళ్లి మ్యారేజ్ చేసుకున్నాము మా అత్తగారు మామగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు నా హస్బెండ్ కి తోడబుట్టున తొడబుట్టినోళ్లు ఒక్కరే అనమాట అక్కుంది కవిత తన పేరు తన హస్బెండ్ పేరొచ్చి రాయుడు వాళ్ళకి నలుగురు పిల్లలనమాట ఫస్ట్ పుట్టింది ముగ్గురూ ఒకేసారి పుట్టారు ట్రిప్లెట్స్ అనమాట పల్లవి పావని పవిత్ర తర్వాత వచ్చేసి పుట్టిం తర్వాత ఒక అబ్బాయి సెకండ్ డెలివరీ లో ఒక అబ్బాయి పుట్టాడు తన పేరొచ్చేసి ఫాల్గుణ అంత అంతా పుత్తూర్లోనే ఉన్నారు పక్కపక్కనే ఉంటాం మేమంతా మా అత్తగారుకు వచ్చి తోడబుట్టినోళ్లు వచ్చేసి ఇద్దరున్నారు ఒక తమ్ముడు ఒక చెల్లెలనమాట చెల్లెలొచ్చేసి ఇక్కడే ఉన్నారు తన పేరు పద్మ తమ్ముడు చనిపోయారు ఎప్పుడో వాళ్లకొచ్చేసి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి వచ్చి చిన్ని ఇంకో అబ్బాయి వచ్చేసి మనోజు మనోజ్ అనే అబ్బాయికి కూడ మ్యారేజ్ అయిపోయింది తన వైఫ్ పేరొచ్చేసి నవ్య చిన్నికి కూడ మ్యారేజ్ అయిపోయింది తన హస్బెండ్ పేరొచ్చేసి హరి వాళ్ళ ఇద్దరికి ఇద్దరు మగ పిల్లకాయలు ఉన్నారనమాట దీక్షిత్తు తర్వాత వచ్చేసి రిక్కి మేమంతా కూడా ఒకే పుత్తూరులోనే ఉన్నాం అందరూ పక్కపక్కనే డిస్టెన్స్ అంటే బండ్లో పోతే ఒక టెన్ మినిట్స్ అలా పక్కపక్కనే ఉంటాము ఏవన్నా ఫంక్షన్ అంటే అందరూ ఒకరిగా కూడుకుంటాము అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇదండి మా ఫ్యామిలీ గురించి